ఇత్తడి సామాన్ని చింతపొడి వేసి తోముతాము అలాగే ఆ తర్వాత ముగ్గు పిండి ఇటుకలతో కూడా శుభ్రం చేస్తాము పితాంబరి పౌడర్తో కూడా కడుగుతాము జిడ్డు జిడ్డుగా ఉండేది పోవాలంటే మొదటగా వేడి నీళ్ళలో ఏ ఇత్తడి సామానునైనా ఆ వేడి నీళ్ళలో ముంచేసి పది పదిహేను నిమిషముల తర్వాత చాలా మెరిసిపో పోతుంది ఇత్తడి సామాన్లన్నీ ఇత్తడి సామాన్ని తోమడానికి చింతపండు కానీ లేక నిమ్మ పండు కానీ వాడతాము ఇతరు సామాన్ను పితాంబరి పౌడర్తోనే కడుగుతాము

స్టీల్ పాత్రను తోమడానికి ఉప్పు మరియు చింతపండుని వాడతాము అలాగే జెల్లునీ కానీ విమ్ జెల్లు గానీ వాడతాము పొద్దున పాత్రని తోమిన తర్వాత ఎండలో ఆరబెడతాము అందువలన క్రిములు త్వరగా నశిస్తాయి గుడ్డల సబ్బుతో కూడా స్టీల్ సామాన్ని కడుగుతాను అయినా కూడా జిడ్డు జిడ్డు అనేది అలాగే ఉంటుంది కాబట్టి విమ్ జెల్ని పితాంబరి పౌడర్ని వాడుతాను